నా యొక్క జీవితంలో ఒక పెద్ద సవాలు ఏమిటి అంటే నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు అదే ఆ యొక్క పదవ తరగతి పరీక్షలు వ్రాసాను ఆ పదవ తరగతి పరీక్షల్లో మూడు సబ్జెక్టులు అనుకోని రీతిగా ఆగిపోయాయి దాని వల్ల ఒక సంవత్సరం నేను ఇంటి కాడా ఉండవలిసిన పరిస్థితి ఎదురయ్యింది నేను ఆ సంవత్సరం ఖాళీగా ఉన్న పరిస్థితిలో నేను బయట పని చేసుకుంటూ ఉన్నాను తరువాత ఎలాగైనా కష్టపడి మరలా సంవత్సరము నేను ఆ యొక్క పరీక్షలను

రాసాను రాసిన పరీక్షలు విజయవంతమయ్యాయి నా యొక్క జీవితంలో అతి పెద్ద సవాలు అంటే అది మాత్రమే